నమస్కారమండీ అదీ నేను నే ఆదిత్య కాలేజ్ నుండి మాట్లాడుతున్నానండి అదీ మా కాలేజ్లో ఇరవై రోజుల్లో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ ఒకటి జరుగుతుంది అండి వచ్చే నెలా ఐదో తారీఖున అయితే దానికి జెర్సీలు కావాలనమాట ఆ జెర్సీలు కుట్టడానికి ఎంతవుతుంది అని ఒక రెండు వందల మంది పిల్లలుంటారు అవునండి రెండు వందల మంది పిల్లలుంటారా అండి అవునండి రెండు వందల మంది పిల్లలుంటారు అండి వాళ్లందరికీ జెర్సీలు కుట్టాలి దానికి గాను ఎంతవుతుంది అని అదే జెర్సీలంటే ఐడియా ఉంది కదండీ వెనకాల అదే అండి వెనకాల పేరు పేరు వచ్చి టీ షర్ట్ లాగ టీ షర్ట్ల్లాగా ఉంటాయి కదండీ వెనకాల పేరు ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళు అలాంటి వాళ్ళు వేసుకుంటారు వెనకాల వాళ్ళ పేరొచ్చి నెంబర్ ఒకటి వచ్చి వస్తుంది కదండి అలా కుట్టాలండి ఇరవై రోజుల్లో కుట్టాలండి బయట కొనుక్కున్నా అంతే అవుతుంది కదండీ రెండు వందల యాభై అదే అండి అంటే బయటా కొన్నా కానీ అంతే అవుతుంది కదా అని మాములుగా అది అంటే బయటా అడిగామండి కాకపోతే అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా తగ్గుతారేమో అని సరే అండి అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా అని అంతే ఇరవై రోజుల్లో అయిపోతుందా అండి కుట్టడం అది వాళ్ళు వచ్చి మీరు మళ్లీ కొలతలు తీసుకో సరే క్లాతు బ్లూ కలర్ తీసుకోండి నేవీ బ్లూ ఉంటుంది కదా అదే మళ్లీ మీరు కుట్టేదప్పుడు పేరేమో వెనకాల రావాలండి కాలేజ్ పేరు స్టూడెంట్ పేరు కూడా అవునండి స్టూడెంట్ పేరు కాలేజ్ పేరు ముందుగా ఏమో కాలేజు లోగో ఒకటి పంపుతాను అండి మీకు అది కూడా అది కూడా రావాలండి అవునండి ప్రింటెడ్ వస్తుంది కదండీ దాని మీదే దాని మీదే ప్రింట్ చేసేసి వస్తుంది కదా అలాగా అలాగ వచ్చినా పర్లేదండి మళ్ళీ మీరు సపరేట్గా దాని మీద కుట్టక్కర్లేదు

ఎప్పుడు వస్తారండి కొలతలు తీసుకోవడానికి మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చేయండి అంటే మళ్ళీ పొద్దున అది స్కూల్ టైమింగ్స్లోనే రండి అదే కాలేజ్ టైమింగ్స్లోనే రండి తొమ్ పది నుంచి సరే నండి